ఖచ్చితంగా ఈ ఆహార పదార్థాల పేర్లను తెలుగులో ఇలా చెప్పవచ్చు రోజ్ యాపిల్ ఇది తెలుగులో సాధారణంగా జామా అని పిలుస్తారు మొక్కజొన్న భోజనం ఇది తెలుగులో మొక్కజొన్న గూట్స్ లేదా మొక్కజొన్న పిండి అని పిలవబడుతుంది మనం దీనితో చేసే వంటకం బట్టి మరో పేరు కూడా ఉండవచ్చు బీచ్ నట్స్ ఇవి చిన్న గింజలు తెలుగులో వీటిని సాధారణంగా బీచ్ నట్స్ అని ఇంగ్లీష్లోనే పిలుస్తారు కానీ వీటిని స్థానికంగా మరో పేరుతో కూడా పిలుస్తుండవచ్చు వివరణ జామా ఇది ఒక రకమైన పండు ఇది రుచికరంగా ఉంటుంది మరియు విటమిన్లు ఖనిజాలు అధికంగా ఉంటాయి మొక్కజొన్న పిండి ఇది మొక్కజొన్నను మెత్తగా చేసి తయారు చేసిన పదార్థం దీనిని ఉపయోగించి కొన్ని రకాల వంటకాలు తయారుజేస్తారు బీచ్ నట్స్ ఇవి చిన్న గింజలు వీటిని స్నాక్స్గా తింటారు కొన్ని ఆహార పదార్థాలకు ప్రాంతాల వారిగా విభిన్న పేర్లు ఉండవచ్చు ఏ ప్రాంతం నుండి అని తెలియజేస్తే నేను మరింత ఖచ్చితమైన పేర్లు చెప్పగలను